ఒక వ్యక్తి జీవితంలో గురువు పాత్ర చాలా ముఖ్యమైనది ఆ గురువు నుండి అనేక అంశాలు నేర్చుకోగలము ఎన్నో నైతిక విలువలను నేర్పించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి గురువు ఆ గురువు యొక్క పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది గురువు ఇంటికి వెళ్ళేటప్పుడు లేదా నమస్కరిస్తున్నప్పుడు గుర్తుంచుకోవల్సిన విషయాలు ఆ గురువు ఉండడం వలన మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని ఆ గురువు మనకెన్నో నేర్పించాడని సమాజంలో ఎన్నో ఎలా ఉండాలి అనేది దారి చూపించాడు అనేది ఆలోచించాలి గురువులను గౌరవించాలి